హలో మేడమ్ చెప్పండి మేము శ్రీ హనుమాన్ కార్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము

కానీ టెన్ మెంబెర్స్ పట్టేంత కార్ ఉండదు మేడమ్ ఒక నైన్ మెంబెర్స్ సీట్స్ ఉన్న కార్ ఉంటుంది అందులోనే మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది టెన్ సీట్స్ ఉండే కార్ ఎక్కడా ఉండదు ఉంటాయి

ఏ బడ్జెట్లో కావాలి మేడమ్ మీకు ఎంతుంది బడ్జెట్ ఇప్పుడు మినిమమ్ నైన్ మెంబర్స్ సీట్స్ కార్కి ఏమో మినిమమ్ ట్వంటీ లాక్స్ అలా పడుతుంది మీరు ఏ కార్ కావాలి మీకు టాటా కంపెనీ కావాలా లేకుంటే హోండా నుంచి కావాలా ఇలా ఇలాంటి కంపెనీ ఏ కంపెనీ అయినా పర్లేదా కార్లో వచ్చి మంచి ఏసి ఉంటుంది అండ్ సీట్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ చిన్న పాపలు ఉన్నారనుకో ఇలా సీట్స్ బ్యాక్ సీట్స్ ఉంటాయి కదా దాన్ని ఇలా మొత్తం వంపుకుని బెడ్లాగ కూడా చేసుకోవచ్చు మళ్ళీ పైన ఓపెన్ ఉంటుంది చూడు ఓపెన్ టాప్ ఆ విధంగా ఉంటుంది ఫీచర్స్ మళ్ళీ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు ఇలా ముందట మ్యూజిక్ ఉంటుంది కదా ఫోన్స్ కూడా కనెక్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకుని చూడవచ్చు మొత్తం ఏమంటారు స్మార్ట్ కార్ అన్నమాట ఇలా మనం డోర్ వెయ్యగానే మొత్తం ఆటోమేటిక్గా అదే లాక్ చేసుకుంటుంది మళ్ళీ మనం వస్తే తీస్తుంది మొత్తం మంచి ఫీచర్స్తోని ఉంటుంది మేడమ్ ఏ కలర్లో కావాలి మీకు పింక్ అయితే పింక్లో తీసుకోండి లేకుంటే బ్లాక్లో తీసుకోండి ఎందుకంటే ఏం మరకలు పడవు కదా పింక్ బ్రోన్జ్

మీ దగ్గర లాక్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అవును మేడమ్ అలానే ఉంటాయి మొత్తం ఓకే మొత్తం ట్వంటీ లాక్స్ అవుతుంది టెన్ లాక్స్ మీరు ఎట్ ఏ టైమ్ పే చేసి టెన్ లాక్స్ ఈఎమ్ఐలో చెయ్యండి పేమెంట్ ఓకే అండీ మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చెయ్యండి మా శ్రీ శ్రీ హనుమాన్ ఏజెన్సీని వచ్చి విజిట్ చేసాక తీసుకోండి ఓకే అండీ